హలో

హ భార్గవి ఆటోమొబైల్సా మేడం ఇది అ మేడం నాకు ఫైవ్ టు టెన్ లాక్స్లో ఒక కార్ కావాలి ఫ్యామిలీకి ఫైవ్ సీటర్స్ అయినా కూడా పరవాలేదు మన దగ్గర ఏ కారు ఉంది మేడం ఐటెన్ఆ ఆ మేడం నాకు ఒక స్విఫ్ట్ కావాలి ఆ ఎంత ఎంత టెన్ లాక్స్ పడుతుందా మేడం అది ఆ ఓకే ఓకే మేడం ఆ నేను ఇనీషియల్ అమౌంట్ కడతాను ఒక ఫైవ్ లాక్స్ ఆ సరేనా ఇఏంఏ ఆ ఇఏంఐలో వేసుకుంటాను మీరు దాన్ని అంతా చెయ్యిస్తారా మేడం

ఆ ఆ అది ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆ బ్యాంక్ అకౌంటు డీటైల్స్ ఆ ఓకే మేడం నేను నాలుగు ఫోటోలు తెస్తాను అది మళ్ళీ ఇన్సూరెన్స్ ఏమైనా దాంట్లోనే క్లెయిమ్ చేస్తారా దానికి సెపరేట్గా కట్టమంటారా మేడం ఆ ఓకే మేడం దానిలోనే చేస్తారు కదా ఆ ఓకే మేడం అవును నాకు స్విఫ్ట్ బాగుంటుంది కదా మేడం ఆ ఆ ఓకే ఓకే సరే మేడం ఆ ఆ అదే మేడం నేను ఆ బాగుంటుంది సరే మేడం సరే నాకు మాత్రం నేను ఇనీషియల్ ఐదు లక్షలే కడతాను అమ్మా ఇఏంఐ చూసి ప్లాన్ చేసుకుని నాకు వేయించండి మేడం ఆ మీరు నేను చిత్తూరు నుంచే మాట్లాడుతున్నాను పక్కనే మాది ఆ ఆ చిత్తూరు బా భార్గవి ఆటోమొబైల్స్ఏ కదా చిత్తూరు అది ఆ ఓకే ఓకే ఓకే మేడం నేను నేను వస్తాను మేడం నాకు ఆ ఓకే మేడం నేను వస్తాను చూసుకుంటాను మేడం ఓకే మేడం ఓకే మేడం ఆ ఆ ఓకే ఓకే మేడం థ్యాంక్యూ మేడం